తెలంగాణలో కళలు మరియు హస్త కళలు రాష్ట్ర సహజ పర్యావరణం సాంస్కృతిక మరియు చరిత్రక మైలురాళ్ళను ప్రత్యేకంగా గౌరవిస్తాయి కుండలు చిల్కూరు బాలాజీ టెంపుల్ మరియు శ్రీ జగన్నాథ్ టెంపుల్ వంటి ప్రదేశాలు తెలంగాణ సాంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి ఈ ప్రదేశాలు కళలు మరియు ఆస్త కళలు ద్వారా తమ ప్రాముఖ్యతను చాటుడుతున్నాయి తెలంగాణ కళాకారులు తమ కళలు ద్వారా రాష్ట్రంలోని ప్రకృతి అందాలను చరిత్రక కట్టడాలను మరియు సాంస్కృతిక సంపాదనను ప్రతిబింబిస్తారు కుండలు తయారీలో ఉపయోగించే మట్టి తెలంగాణ వి నేల నుండి వస్తుంది చిల్కూరు బాలాజీ టెంపుల్ మరియు శ్రీ జగన్నాథ్ టెంపుల్ వంటి దేవాలయాలు నిర్మాణంలో తెలంగాణ శిల్పకళ మరియు హస్త కళల నైపుణ్యం కనిపిస్తుంది ఈ విధంగా కళలు మరియు హస్త కళలు తెలంగాణ సాంస్కృతిని పరీక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల తెలంగాణలో కళలు మరియు ఆస్త కళలు కేవలం అందమైన వస్తువులు మాత్రమే కావు అవి రాష్ట్ర చరిత్ర సాంస్కృతి మరియు ఆకృతితో ముడిపడి ఉన్నాయి ఇవి తెలంగాణ ప్రజల జీవితంలో ఒక భాగంగా విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నాయి తద్వారా వాటిని గౌరవించడం మరియు పరీక్షించడం మన ఇద్దరి బాధ్యత